పశువులకు తాజా పచ్చగడ్డి ఇవ్వడం చాలా ముఖ్యం ముఖ్యంగా జంతువుల ఆరోగ్యానికి మరియు వాటి సంతన ఉత్పత్తికి పచ్చగడ్డి పశువులకు పౌష్ పౌష్టిక ఆహారాన్ని అందించే ఒక ప్రధాన ఆహార మాధ్యమం ఇది జంతువుల ఆహార జవాబు గ్యాస్ ఉత్పత్తి పశువుల గుంపులు పెరుగుదల హార్మోన్ ఉత్పత్తి వంటి అనేక అంశాలలో సహాయపడుతుంది పశువులు సంతాన ఉత్పత్తి మీద కూడా తాజా గడ్డి ప్రభావం చూపుతుంది ఎందుకంటే ఇది మంచి పోషక విలువలు అందించడమే కాకుండా పశువుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది తాజా గడ్డి వల్ల జంతువులు గడించిన శక్తి పెరుగుతుంది అంగ విశ్లేషణ మరింత బలమైనదిగా ఉంటుంది తద్వారా సమృద్ధిగా సంతానం పొందగలుగుతాయి ఇప్పుడు వంట గది వ్యర్థాల కిచెన్ వేస్ట్ ఎక్కువగా నగరాలలో ప్రత్యేకంగా బహుళ అంతస్తుల భవనాలల్లో సమీష్కరింపబడతాయి ఈ వ్యర్థాలను జంతువులకు పంపిణీ చేయడం బాగుంటుందా అన్నది ముఖ్యమైన ప్రశ్న వంటగది వ్యర్థాలు ఎక్కువగా పప్పులు కూరగాయలు ఆకు